హలో నీటి అధికారశాఖ వాళ్ళేనా సార్ మాట్లాడేది సార్ మేము ఇలా ఈ నెలలో మేము నీటి బిల్లును చాలా అధికంగా పొందుకున్నామండి మా నీటి బిల్లు అనేది ఊహించని విధంగా రావడం జరిగింది అధికమైన ఛార్జీలను మీరు ప్రకటించారు ఎందుకని మేము నీటిని సరైన విధానంలోనే వాడుతున్నాము మేము అధికమైన మోతాదులో నీటిని వాడటం లేదు అయినా సరే నీటి బిల్లు లేదా నీరు ఛార్జీలు అనేవి చాలా ఎక్కువ మోతాదులో మీరు వేయడం అనేది జరిగింది ఇలా ఎక్కువగా మీరు నీటి బిల్లులు వేయడం వలన మేము వాటిని కట్టడానికి ఖచ్చితంగా ఇబ్బంది పడతాం అంతేకాకుండా మీరు అధికమైన మోతాదులో బిల్లులను ఎందుకు వేస్తున్నారో మీరు మాకు చెప్పండి ఈ నీటిలో కూడా అంత క్వాలిటీ అనేది లేదు మరి అలాంటప్పుడు మీరు ఎలా వేస్తారు సార్ అంత భయంకరమైన ఛార్జీలను మీరు వేయడం అనేది జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని అని మీకు తెలియజేస్తున్నాము దయచేసి ఈ లోపాలను ఈ వాటర్ ఈ నీటి ఛార్జీలు పెరగడానికి గల కారణం ఒకవేళ మీటర్లో ఉన్నటువంటి ఏమైనా లోపాలు ఉన్నాయేమో మీర ఒకకసారి దయచేసి పరిష్కరించండి మీరొకసారి వాటిని చూసి మీరు బిల్లులు సమగ్రవంతమైన రీతిలో వెయ్యాలని అధికమైన ఛార్జీలు కాకుండా తగినంత మోతాదులోనే వెయ్యాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము